నేను కేదర్నాధ్ మరియు అలాగే చాలా టూరిస్ట్ ప్లేసెస్ తిరగాలని అనుకున్న బైక్ మీద ఇంకా మా డాడీ మొన్ననే బైక్ కొనిచ్చాడు చిన్నప్పటి నుంచెల్లి నాకు బైక్ అంటే చాలా ఇష్టం బైక్ కొనుకున్నాను బైక్ కొనుక్కోని బైక్ మీద కేదర్నాధ్ వెళ్ళాలని ప్ల్యాన్ వేస్తున్నాను మేము మరియు మా ఫ్రెండ్స్ కొందరు కలిసి హిమాలయాన్ బైక్ కొనుక్కున్నాము ఆ బైక్ మీదనే కేదర్నాధ్ అలాగే లడక్ ఇలా కేరళ దాంటిదే లాంటి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళాలని అనుకుంటున్నాం అందుకోసమే చాలా కష్టపడి దాచిపెట్టుకున్న నా సగం డబ్బులు మా డాడి సగం డబ్బులు పెట్టి బైక్ కొనిచ్చాడు ఒక యూట్యుబ్ ఛానల్ పెట్టాము అందులో సాలరీ తోని లడక్ మరియు కేదరినాద్ ఇలా భారతదేశంలో ఉన్న అన్నీ టూరిస్ట్ ప్లేసస్ తిరగాలనుకుంటున్న నాకు కేదర్నాథ్కు వెళ్ళాలని చిన్నప్పటినుంచి కోరిక ఉన్నది అండ్ అది నా చాలా ఇష్టమైన ప్రదేశం లడక్ కూడా అందరూ వెళుతూ ఉంటారు కాబట్టి నేను కూడా చాలా వెళ్ళాలని ఆత్రుతగా తొందరపడుతున్నా ఇంకా కేరళాలో మరియు యాదగిరి గుట్ట వెళ్ళాలనుకుంటున్నా ఎందుకంటే యాదగిరి గుట్ట చాలా బాగా కట్టారు చాలా బాగుంటుందట మొన్న టివిలో వచ్చింది చాలా బాగుంటుంది అనిచెప్పారు అందుకే యాదగిరి గుట్ట వెళ్ళాలని అనుకుంటున్నా బైక్ మీద అలాగే గోవా బైక్ మీద వెళ్ళాలనుకుంటున్నా అందరూ గోవా వెళ్తుంటారు నేను కూడా గోవా వెళ్ళాలనుకుంటున్నా బైక్ మీద చాలా బాగా ఎంజాయ్ చేసిరావాలని అనుకుంటున్నా ఎందుకంటే అందరూ బీచ్ని చూడడానికి అలాగే ఆ బోట్లల్లో తిరగడానికి సముద్రంలో అలా జాలీగా ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్తారు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా అందుకే బైక్ కొనుక్కున్నాము అలాగే ఇంకో ప్రదేశం కూడా వెళ్ళాలనుకుంటున్నాను అదే మన ఢిల్లీ గేట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళి చుసొస్తూ ఉంటారు నేనుకూడా వెళ్ళాలనుకుంటున్నా ఢిల్లీ గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అలా ఫోటో దిగి అలా తిరిగి రావాలనుకుంటున్నాను అలాగే తాజ్మహల్ రెడ్ కోట్ ఆఫ్ ఇండియా ఇలా ఢిల్లీలో ఉన్నా అన్నీ ప్రదేశాలు తిరగాలనుకుంటున్నా బండిపై అలాగే ఈ బండిపై ఎక్కితే అంతా ఎక్కువ ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నా నార్త్ సౌత్ ఏది లేకుంటా మొత్తం తిరగాలనుకుంటున్నా అలాగే

తెలంగాణలో ఉన్న అన్నీ టూరిస్ట్ ప్లేసస్ని తిరగాలనుకుంటున్నా సౌత్ టు నార్త్ కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ చెయ్యాలనుకుంటున్నా బండి మీద అలా అన్నీ టూరిస్ట్ ప్రదేశాలు చూసుకుంటూ ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళాలనుకుంటున్నా ఆ నా బైక్ మీద అందుకు కావాల్సిన డబ్బులు యూట్యుబ్ ద్వారా సంపాదించుకుంటున్నా ఇంకా నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అయోధ్య యోగి ఆదిత్యనాథ్ గారు సీయంగా ఉన్న ఆ దేశానికి ఆ రాష్ట్రానికి నేను బండిపై అయోధ్యాకి వెళ్ళి రాముని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా అక్కడ చాలా బాగుంటుంది చాలా ఖర్చు పెట్టి ఆ ప్రదేశాన్ని నిర్మించారు అందుకే అక్కడ బైక్ పై రైడ్ చేసుకుంటా అయోధ్యకి వెళ్ళి రాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ అయోధ్య సీతా రాములవారు నివసించారు అది ఇంతకముందు మూసి వేయడం జరిగింది మళ్ళి దాన్ని తెరిచి మళ్ళి కట్టడం జరిగింది కొత్తగా అది జనవరి ఇరవై రెండున ఓపెన్ కానుంది అక్కడికి వెళ్ళాలి బైక్ పై వెళ్ళాలని నా కోరిక